హలో అండి నా పేరు భార్గవి అత్తాపూర్ నుంచి ఇందాకే స్విగ్గికి కాల్ చేశాను నా ఆర్డర్ ఇచ్చాను కానీ దాంట్లో కొంచెం మార్పు ఉంది ఇప్పుడు దాన్ని కొంచెం మార్చాలి అనుకుంటున్నాను అదేంటంటే ఇంతకు ముందుకు నేను మూడు చికెన్ బిర్యానీలు రెండు థంప్స్అప్లు ఒక పిజ్జా ఆర్డర్ చేశాను కానీ ఇప్పుడు అది కొంచెం మార్చాలి అనుకుంటున్నాను అదేంటంటే మూడు చికెన్ బిర్యానీ బదులు రెండు చికెన్ బిర్యానీలు ఇంకా ఒక మటన్ బిర్యానీ రెండు థంప్స్అప్ల బదులు మూడు థంప్స్అప్లు ఇంకా ఒక పిజ్జా బదులు రెండు పిజ్జాలు తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పడి వరకు తప్పుగా ఆర్డర్ చేశాను ఇప్పుడు మళ్ళీ నేనది మార్చాలి అనుకుంటున్నాను సో ముందుది ఇప్పుడు మార్చుతున్నాను ముందున్న మూడు చికెన్లు ఇప్పుడు రెండు చికెన్ బిర్యానీలు ముందున్న రెండు థంప్స్అప్లు ఇప్పుడు మూడు థంప్స్అప్లు ముందున్న ఒక్క పిజ్జా ఇప్పుడు రెండు పిజ్జాలు ఇంకొకటి ఏంటంటే ఒక మటన్ బిర్యానీ ఇవి నేనిప్పుడు అనుకుంటున్న ఆర్డర్ దీన్ని మీరు మార్చి నాకు సేఫ్గా పంపిస్తురా పంపిస్తారు అని అనుకుంటున్నాను